హలో స్విగ్గీయే అండి నాకు దమ్ బిర్యానీ కావాలి దాని రేట్ ఎంతో చెప్పగలరా అంటే ఇక్కడ యాప్లో ఫోర్ ఫిఫ్టీ చూపిస్తుంది అదే రేటా ఏమన్నా తగ్గింపుందా ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు నాకు ఒక కూపన్ ఇచ్చారు ఆ కూపను నాకు అందులో రెండు వందల రూపాయలు ఆఫర్ ఉన్నట్టుగా నాకు చూపిస్తుంది అందుకని ఇప్పుడు ఈ ఫోర్ ఫిఫ్టీకి నేను ఆ టూ హండ్రెడ్ తగ్గించి ఇవ్వాలా లేకపోతే ఆ రెండు వందలు సరిపడేది ఏమన్నా తీసుకోవాలా ఇంకా ఏమన్నా మీ దగ్గర ఐటమ్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్తారా లేకపోతే అదే వాటి రేట్ని బట్టి నేను ఆర్డర్ చేసుకోవాలో లేదో దాని బట్టి నేను చూసుకుంటాను లేకపోతే దీంట్లో తగ్గించుకుని ఇమ్మన్నా సరే అప్పుడు ద దమ్ బిర్యానీకి ఆ నేను రెండు వందలు తగ్గించి మిగతా రెండు వందల యాభై నేను పే చేస్తాను ఇంకా ఏమన్నా ఉంటే దాన్ని బట్టి చెప్తే దాన్ని కూడా ఒకవేళ నాకు ఏమన్నా కావాలిసి వస్తే ఆ రేట్ చూసుకుని ఒకవేళ ఈ ఆఫర్ బాగుంటుంది అంటే దాన్ని బట్టి నేను ఇంకా అది పే చేయడానికి చూస్తున్నాను అది మీరు ఏదో ఒకటి చెప్పండి